ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఏపీసీసీఐ అనేది రాష్ట్రంలోని అతి పెద్ద మరియు అత్యంత ప్రభావంతమైన వ్యాపార సంస్థ ఇది రాష్ట్రంలోని వ్యాపారాలా ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు రాష్ట్రంలోని వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తుంది హైదరాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ హెచ్సీసీఎల్ అనేది రాష్ట్రంలోని రెండవ అతి పెద్ద మరియు అత్యంత ప్రభావంతమైన వ్యాపార సంస్థ ఇది రాష్ట్రంలోని వ్యాపారాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు రాష్ట్రంలోని వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తుంది విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వీసీసీఐ అనేది రాష్ట్రంలోని మూడవ అతి పెద్ద మరియు అత్యంత ప్రభావంతమైన వ్యాపార సంస్థ ఇది రాష్ట్రంలోని వ్యాపారాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు రాష్ట్రంలోని వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తుంది అనాదిగా రాష్ట్రంలోని అనేక ఇతర వ్యాపార సంస్థలు ఉన్నాయి వీటిల్లో ఆంధ్రప్రదేశ్ మెటల్ వర్క్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్లాస్టిక్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఈ సంస్థలు రాష్ట్రంలో వివిధ రంగాల్లోని వ్యాపారాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు రాష్ట్రంలో వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తాయి